భారతదేశం ఒక ప్రతిభా శిక్షణ దేశం జాతీయత సాంకేతికత విద్యా వినోదం వాణిజ్యం మరియు రవాణా వంటి రంగాలలో అనేక మంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు నాయకులు ఉన్నారు ఇవి వారి ప్రయత్నం ఉద్దేశాలు మరియు కార్యకలాపాల ప్రకారం భారత సమాజంలో అనేక మార్పులను సాధించడానికి అవకాశం సృష్టించింది వ్యాపారవేత్తలు భారతదేశానికి అనేక నౌకలు నిర్మించడం మరియు విదేశ వ్యాపారాల్లో హాజరవ్వటం ఇవి ఆర్థిక వృద్ధికి మరియు నమ్మకంకి ప్రతిభాసాలకు మొదలుపెడతాయి పారిశ్రామికవేత్తలు మనం వాటి సేవల మరియు తక్కువ ఆదాయాలతో తినడానికి అనుకూలంగా ఉంటారు ఇవాళ సమాజానికి ప్రతిష్టించడానికి అవకాశాలను సృష్టించడం మరియు ఆర్థిక సంయుక్తను పొందడానికి సహాయపడుతారు నాయకులు భారత సమాజానికి దిశా నిర్దేశించడానికి అనేక విధాల కార్యకలాపాలను నిర్వహించడం వారి నాయకత్వం మరియు ప్రభావం భారత సమాజంలో మార్పులను కలిగించడానికి కారణంగా ఉంది గత కొన్నేళ్లగా మనం సాధించిన మార్పులను మన ప్రగతి మరియు అభివృద్ధి పూరించడానికి స్వ సహాయపడుతుంది స్వయం మీరు మనం వచ్చిన మార్పుని వారి సాక్షాలతో ప్రశంసిస్తారు వారి సాధనలో సాధించిన కార్యాలు మరియు అవకాశాలు వివిధ రీతులతో భారత సమాజంలో పరిస్థితులు మార్చినట్లుగా మారుతున్నాయి ఇవి సమాజంలో ప్రగతిని సూచిస్తాయి మరియు మనం ఎల్లప్పుడూ అధికారం వివరణ సాక్షరత సాంకేతికత ప్రగతి వినోదం వాణిజ్యం మరియు రవాణాన్ని పూరించడానికి అవ అవకాశంగా ఉంది మనం ఈ ప్రగతిని పునః పునః ఆధారపడడం మన జీవితాల్లో ఉంటుంది